మాట్లాడే తెలుగు మరియు వ్రాసే తెలుగు మధ్య చాలా తేడాలు ఉంటాయి మనం మాట్లాడేటప్పుడు సాధారణంగా చక్కన వ్యాకరణం పా పాటించడం త్వరగా సక్షిప్తంగా చెప్పేస్తాము ఉదాహరణకి ఎక్కడికి వెళతావని మాట్లాడతాము కానీ అదే వ్రాసే సమయంలో నీవు ఎక్కడికి వెళుతున్నావని పూర్తిగా వాక్యం వ్రాస్తాము ఇంకొక తేడా ఏంటంటే మాట్లాడేటప్పుడు ఎమోషన్స్ స్లాంగ్ స్థానిక ఉచ్చరణ వాడతాము కానీ వ్రాసే వ్రాసేటప్పుడు మనం మరింత శుద్ధమైన అర్థవంతమైన భాషను వాడాలని చూస్తాము తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాట్లాడే భాషలో స్పష్టమైన ప్రాంతీయ తేడాలు ఉంటాయి తెలంగాణలో ఒలికించడం ఆంధ్రాలో కొంచెం లలితంగా మాట్లాడటం వంటివి కనిపిస్తాయి కానీ వ్రాసే తెలుగు మాత్రం ఇద్దరు రాష్ట్రాల్లోను ఒకేళ పాఠశాలల్లో నేర్పి నేర్పబడుతుంది మాట్లాడే భాష అనేది మన సంస్కృతికి ప్రాంతానికి ప్రతిబింబం వ్రాసే భాష అనేది సాంప్రదాయానికి ప్రతినిధి రెండు మన భాషల్లో భాగమే తేడాలు ఉండటం సహజం